నమస్తే అండి మేము ఇటీవల మీ రవాణా సంస్థలోని మీ బస్సు సేవలను ట్యాక్సీ సేవలను మేము ఉపయోగించాము కానీ మా ప్రయాణ మంతటిలోనూ ఆ డ్రైవర్ ఎటువంటి మాస్క్ ఉపయోగించలేదు దీన్ని బట్టి మేము నిరసన తెలపాలనుకుంటున్నాం ఎందుకంటే ఇది కోవిడ్ సమయంమండి కోవిడ్ అందరికీ వ్యాపిస్తుంది దీని వలన మాకు అసౌకర్యం కలిగింది అలానే భయం కూడా చేకూరింది దయచేసి మీరు వీటన్నిటిల్ని దృష్టిలో ఉంచాలని మంచి భద్రతా ప్రమాణాలు పాటించాలని చర్యలు తీసుకుంటామని మేము ఆశిస్తున్నాము ఇలాగే ప్రయాణికుల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి ఎందుకంటే ఏజెన్సీలో మీ రవాణా ఏజెన్సీలో మీ కారులో మేము ప్రయాణించినప్పుడు ఆ సీట్లు చాలా మురికిగా ఉన్నాయి చాలా దుమ్ము పట్టి ఉన్నాయి ఎప్పటివో పాతవిలాగా ఉన్నాయి దానివల్ల మాకు దగ్గు కూడా వచ్చింది అసలే కోవిడ్ సమయం అండి దయచేసి మీ ఏజెన్సీలో మీరు దృష్టిలో ఉంచుకుని మీ ప్రయాణికుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మా ప్రయాణికుల అనుభవాన్ని ప్రభావితం చేయాలని అనుకుంటూ మరింత ప్రామాణికాలు పాటించాలని కోరుకుంటున్నామండి ధన్యవాదాలు